భారతదేశంలో అత్యంత జనాధారణ పొందిన కొన్ని క్రీడలు ఏమిటంటే క్రికెట్ కబాడీ హాకీ ఫుట్బాల్ టెన్నిస్ బ్యాట్మెంటన్ టేబుల్ టెన్నిస్ ఇంకా ఇతర క్రీడలు జనాధారణను పొంది ఉన్నవి ఇందులో ఈ ఆటలు ప్రాముఖ్యంగా ప్రతి వ్యక్తిని అనగా అభిమానులను కలిగియున్నాయి అలాగే ప్రతి సంవత్సరం భారీ మొత్తంలో ప్రేక్షకులను ఆకర్షిస్తున్నాయి భారతదేశంలో కొందరు అత్యంత ప్రసిద్ధి పొందిన అథలేట్లరు ఎవరనగా మొదటిగా మనం క్రికెట్ ఆటలో చూసుకున్నట్లయితే క్రికెట్లో మహిధర్సింగ్ధోని సచిన్ టెండుల్కర్ రవి శాస్త్రి అని వారు బాగాప్రా ప్రా సిద్ధం చెంది ఉన్నారు అలాగే మనం కబాడీ ఆటలో చూస్కున్నట్లయితే ప్రభాస్కుమార్ అశోక్ధుళి రాజివ్కేశర్ అనువారు ప్రాచుర్యం పొందిన వ్యక్తులుగా ప్రసిద్ధిలో ఉన్నారు

అలాగే భారతదేశంలో అత్యంత జనాధారణ పొందిన ఫుట్బాల్ క్రీడలు సునీల్ ఛెట్రి బుజ్జు బార్టర్ మనీష్కాచి అత్యంత ప్రసిద్ధి పొందిన వ్యక్తులుగా మనకు కనబడుతున్నారు అలాగే టెన్నిస్